నమస్కారమండి నేను ఆంధ్రప్రదేశ్కి కొత్తగా వచ్చానండి ఇక్కడ విహార యాత్ర కోసం ఇక్కడ ఏమేమి ప్రదేశాలు చూడవచ్చు ఏమేమి ప్రదే ప్రదేశాలు ప్రసిద్దమైనవి మీరు మాకు చెప్పగలరా మరియు ఇక్కడ మాకు వసతి అవన్నీ కూడా ఏర్పాట్లు ఏమైనా ఉంటాయా అండి అవి మాకు అనుభ ఎక్క ఇక్కడ మేము కొత్తగా వచ్చాము సో వసతి సదుపాయాలు కూడా మీరే చూసుకుంటారా లేకపోతే మేము చూసుకోవాలా అండి వీటన్నింటికి ఖర్చులు అవన్నీ ఎంత అవుతాయండి మేము ముందు విజయవాడ చూద్దామని అనుకుంటున్నాము అండి వెళ్దామండి ధన్యవాదాలు